నేను ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు పద్మనాభ మండ విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలంలో గల గోష్ణ విద్యాపీఠ్ హైస్కూల్లో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ వైజాగ్ జిల్లాలో గల మర్రిపాలెంలో ఉన్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు కంప్లీట్ చేశాను అకడమిక్ ఇయర్ టు థౌసండ్ సిక్స్ టు టు థౌసండ్ ఎయిట్ నెక్స్ట్ డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను ఇది విశాఖపట్నం జిల్లాలో ఆదిత్య డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేశాను తర్వాత పీజీ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఆంధై ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను తర్వాత ఏపిపిఎస్సీ గ్రూప్స్ గ్రూప్స్ కోసం నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను